హలో చెప్పండి సార్ అవును సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఎప్పుడు వస్తున్నారు సార్ నెక్స్ట్ వీక్ వస్తున్నారా ఎంతమంది సార్ ఫైవ్ మెంబెర్స్ వస్తున్నారా ఎన్ని రోజులు ఉంటారు సార్ ఒక ఫైవ్ డేస్ ఉంటారా ఓకే సార్ అరకు వ్యాలీ వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ విశాఖపట్నం నుంచి ఉంది సార్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ ఎక్కడ నుంచి వస్తున్నారు ఓకే సార్ హైదరాబాద్ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి విశాఖపట్నంకి నైట్ ఎక్కితే మార్నింగ్ దిగేయొచ్చునమాట వాళ్ళు వచ్చే ముందు నాకు వాళ్ళ డీటైల్స్ కొంచెం సెండ్ చేసారంటే నేను రెసార్ట్లో చెప్పేసి రూమ్ హోల్డ్ చేసి పెట్టమంటాను ఇది పీకా పీక్ డేస్ అనమాట ఈ త్రీ మంత్స్ వచ్చేసి ఎక్కువ టూరిస్టులు వచ్చి పోతూ ఉంటారు ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అనమాట మేము ముందుగానే చెప్పేస్తే రెసార్ట్ వాళ్ళకి లహరి రెసార్ట్స్ అని బాగుంటుంది రెసార్ట్ అరకు వ్యాలీకి పక్కనే ఉంటుంది కొంచెం ఒక పది నిమిషాల్లో ట్రావెల్లోనే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఆ రెసార్ట్ తీసుకుంటే స్టే చేసేదానికి బాగుంటుంది అకాంబిడేషన్ ఫుడ్డు మొత్తం వాళ్ళే అరేంజ్ చేసేస్తారు ఫైవ్ డేస్ ఫుడ్డు నాన్ వెజ్ వెజ్ రెండూ ఉన్నాయి సార్ తర్వాత వచ్చేసి ఫైవ్ డేస్ కదా చెప్పారు త్రీ డేస్ రెసార్ట్లోనే స్టే చేసి చుట్టుపక్కల ఏరియాస్ కొంచెం కవర్ చేయొచ్చు మనము టూరిస్ట్ స్పాట్స్ అన్ని తిరిగి రావచ్చు టూ డేస్ వచ్చేసి ట్రక్కింగ్ వెళ్తే బాగుంటుంది నైట్ అక్కడే స్టే చేసి క్యాంప్ఫైర్ వేసుకొని తర్వాత వచ్చి కొన్ని యాక్టీవిటీస్ ఉంటాయి మా వాళ్ళు అంతా ఉంటారు అది మొత్తం ట్రైబల్ ఏరియా కాబట్టి కొంచెం మావాళ్ళు సెక్యూరిటీ ఉంటారు ప్రాబ్లమ్ ఏమి లేదు సెక్యూరిటీ పరంగా కొంచెం వాళ్ళ డీటైల్స్ మాత్రం నాకు వాట్సాప్ చేసేసారంటే ఇదే నా వాట్సాప్ నంబర్ నేను కొంచెం రూమ్ హోల్డ్ చేసి పెడతాను అడ్వాన్స్ ఏమి అవసరం లేదు నేనే టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఫైవ్ మెంబెర్స్కి రూమ్ ఇట్టా హోల్డ్ చేసి పెట్టండి వస్తున్నారు అని చెప్పేసి నెక్స్ట్ వీక్ వాళ్ళు హోల్డ్ చేస్తారు మీరు బయలుదేరే ముందు లేదు సార్ నేను టోకెన్ అడ్వాన్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసన్ ఇచ్చేసి నేను హోల్డ్ చేసి పెడతాను మళ్ళీ మనం ప్యాకేజ్లో చూసుకుందాం ప్యాకేజ్ వచ్చేసి ఫైవ్ డేస్కి ఫైవ్ మెంబెర్స్కి వచ్చేసి అరౌండ్ సిక్స్టీ థౌసన్ దాకా అవుతుంది మనం తర్వాత రెసార్ట్ వాళ్ళతో రేట్ కొంచెం నేగెషియట్ చేసి మాట్లాడుకుందాం అదేం పర్లేదు మీరు బయలుదేరే ముందు రోజు మాత్రం నాకు జస్ట్ ఒక కాల్ చేశారంటే నేను అక్కడ టెంపో పంపించడానికి టెంపో అన్నా ఒక కార్ అన్నా అరేంజ్ చేసి పంపించేస్తాను రైల్వే స్టేషన్కి సరేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్